నేను తోట పని చేయడం ఎప్పుడంటే మాది సొంత ఇల్లే అనమాట అంటే విలేజ్ అని కాదు ఇది టౌన్ అని కాదు రెండు కలిసినట్టు ఉంటుంది అనమాట మేము ఇంటి ముందరే కొంచెం ప్లేస్ ఉంది ఇంటి వెనకాల కూడా కొంచెం ప్లేస్ ఉంది మళ్లీ మిద్ది పైన కూడా కొన్ని తొట్టులు పెట్టి ఉంటాను అనమాట పూల తొట్టులు ఏం చేస్తానంటే నేను అమ్మ వచ్చేసి అదే ఇది ఇప్పుడు ధనియాలు అవి వాడినప్పుడు అవి ఎత్తుకు వచ్చి మట్టిలో పెడుతుంది అనమాట ఇప్పుడు పుదీనా వంటకి అట్లా వాడినప్పుడు ఆ మొలకలన్నీ తీసుకొచ్చి పెడుతుంది అనమాట తర్వాత వచ్చేసి టమాటోలు కులిపోయిన టమాటాలు ఇవన్నీ తీసుకొచ్చి కూడా ఆ మట్టిలోనే వేసేస్తుంది అదేం అవుతుంది అంటే ఇప్పుడు నార్మల్గా మనం నీళ్లు పోసినప్పుడు రావు అనమాట అవి ఇప్పుడు చినుకులు పడ్డాయి అనుకోండి వర్షాకాలంలో అలా అప్పుడప్పుడు ఎప్పుడైనా చినుకులు పడినప్పుడు ఆ చినుకులకే వచ్చి మొలకలు వస్తాయి అప్పుడు వచ్చేస్తాయి అనమాట ఆ చెట్లు అవి పరామర్శించుకుంటే చాలు ఇప్పుడు ఎం ఎండుమిరపకాయలు అమ్మ వచ్చేసి ఇది పొడికి కొట్టుకు రావడానికి ఎండు మిరపకాయలు ఎండబెడుతుంది కదా దాంట్లో గింజలు అన్ని రాలి ఉంటాయి కదా మిద్దిపైన అవన్నీ నేను ఏం చేస్తానంటే తొట్లో మిద్ది పైన పూల తొట్లు ఉంటాయి దాంట్లో వేసేస్తాను అనమాట అవి వాటికి వర్షం ఏం అవసరం లేదు మనం నీళ్లు పోస్తేనే వస్తుంది అలా మిరపకాయ చెట్లు పుదీనా చెట్లు తర్వాత వచ్చి కొత్తిమీర చెట్లు ఇవన్నీ వస్తాయి అవన్నీ ఇంట్లో ఊరికే అట్లా వాడుకోవడానికి టమాటో చెట్టు వస్తుంది తర్వాత వచ్చి అమ్మకి పూల చెట్ల అంటే ఇష్టం రోజా పూల చెట్లు ఇవన్నీ వేస్తాము తులసి మొక్కలు ఇవన్నీ తోట వెనకాల వేసి ఉంటాము అనమాట మళ్లీ అరటి అరటి అరటి చెట్టు కూడా ఒకటి ఉనింది అనమాట తర్వాత వచ్చి పప్పాయ చెట్టు ఒకటి ఉనింది అలాగా నాకు ఎప్పుడూ ఆరో తరగతి నుంచే ఇవన్నీ అలవాటు అనమాట నాకు ఆ గా ఇది తోట పని చేయాలంటే చాలా ఇష్టం సాయంత్రంలో పొదల కింద చెత్త అంతా ఎత్తడము ఎండిపోయిన ఆకులన్నీ రాలిపోయి ఉంటాయి గాని అవన్నీ ఊడ్చి తీయడము నీళ్లు పోయెడము పొద్దున స్కూల్కి వెళ్లే ముందు నీళ్లు పోసేసి వెళ్తాను అనమాట క్లీన్ చేసేసి తర్వాత సాయంత్రము ఒక సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మళ్లీ కింద మట్టి అంత శుభ్రం చేసేసి మళ్లీ నీళ్లు పోయడము అలా చేస్తూ ఉంటాను అనమాట తోట పని నాకు చాలా ఇష్టము నేను ఆరో తరగతి నుంచే మొదలు పెట్టేసా